హలో గుడ్ మార్నింగ్ మ్యామ్ అవును అవును ఇక్కడ ఇక్కడ రామ్నగర్లో

అవును

మేడం ఇప్పుడు దాక అయితే ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్కే అయ్యింది ఇది కంప్లీట్ అయ్యాక తర్వాత గల్లీలో ఉంటుంది మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అంటే రెండు కలిపి మీకే అప్పజెప్తాము పెయింటింగ్ ఏం లేదు కానీ డైరెక్ట్గా డాంబర్ రోడ్ పెయింటింగ్స్ ఏం వేయించము డాం ఫస్ట్ డాంబర్ రోడ్ వేయించి తర్వాత ఆ ప్లాన్ వేరే మళ్ళీ జంక్షన్స్ ఒక టూ ఉన్నాయి లేదు మేడం అంతా ఒకరికే అంతా ఒకరికే చెప్పాము మీకు ఒక టూ డేస్లో వీలుంటదా అంటే మీతోటినే కదా మేము మాట్లాడేది మీ వీలుని బట్టి మేము ఈ రోజు అని రేపు మార్నింగ్ టెన్ టెన్ థర్టీ వరకి రండి

ఓకే మ్యామ్ మీకు అంటే మీకు రేపు టెన్ థర్టీకి వీలవుతుందా టెన్ థర్టీకి వీలయితే ఒక టూ డేస్లోనే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం ఓకే ఓకే